నేను ప్రాజెక్ట్ వర్క్ని స్కూల్లో ఒక నెల రోజులు సమయం తీసుకోని ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయాలనుకున్నాను ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయనికి నాకు కావాల్సిన పరికరాలు అవి మరి ఏర్పాట్లు అన్ని చేశాను ప్రాజెక్ట్కి పేపర్లు మరియు కి మార్కింగ్ పెన్నులు స్కెచులు అవన్ని రెడీ చేశాను చేసుకున్న తర్వాత దీనికి ఒక టైం టేబుల్ వేసుకున్నాను ఈ రోజుకి బొమ్మలు కంప్లీట్ చేయాలి ఈ రోజుకి డయగ్రామ్ చేయాలి ఈ రోజుకి ఈ కెమికల్స్ రసాయనాలు ల్యాబులో పెట్టాలి ఈ రోజు ఇవి ఇవి ఆసిడ్లు బేస్లు కలపాలి ఈ రోజు ఇండికేటర్లు చేయాలి అని మా ఫ్రెండ్సును మా ఫ్రెండ్సును నేను అరెంజ్ చేశాను ఈ అరెంజ్ చేసిన రోజుకి ఒక ఐదు గంటలు కష్టపడ్డాను కానీ టైం ఆసన్నం అవ్వడంతో నా టైం ఆసన్నం అవ్వడంతో ఇంకా మరొక ఫ్రెన్ ఫ్రెండ్సును పెంచాను మరి అలాగే టైం కూడా చాలా పెంచాను రోజుకి ఎనిమిది గంటలు కష్టపడడం మొదలు పెట్టాను మొదలు పెట్టిన తర్వాత వివిధ రకాల రసాయనిక కెమికల్స్ చర్యలు మరియు రసాయనిక చర్యలు వాటిలని ఎండలో ఎండబెట్టి వాటి వాటి మందు మందులు తయారు చేశాను చేసి ల్యాబులకు కూడా చాలా పరీక్ చేశాను అలాగే అప్పుడు ఎక్కువ రోజులు కష్టపడటము నా లక్ష్యాన్ని నేను చేరుకున్నాను అలాగే ఒక క్రికెట్ క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ తయారు చేయడానికి పది రోజులు పెట్టుకున్నాను ఆ గడ్డి ఇవన్నీ పీకాను అలాగే ములించిన అయినా టైం చాలు చాలకపోవడంతో ఇంకా ఎక్కువ మంది కూలీలు పెట్టి ఆ గ్రౌండ్ని గడ్డి మొత్తం తీయించిన తర్వాత గ్రౌండ్కి తయారు చేశాను